మా పంటలను మేము నాణ్యతగా ఉంచడానికి మేము చాలా కష్టపడతాం ఎందుకంటే అందులో పని చేయడానికి పని వారిని మేము పెడుతు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా మేము పనిచేయిస్తా ఉంటాము ప్రాముఖ్యంగా ఊడ్పు ఊడ్చినప్పుడు కూడా మేము ప్రతీ ఒక్కరిని జాగ్రత్తగా పని చేయిస్తు ఉంటాము వరి పంటలకే మేము మందు అనేది మేము వాడడమైతే జరిగుతుంది ఎందుకంటే ఎక్కువగా మేము రసాయనాలైతే ఎక్కువగా వాడము ఓన్లీ వరి పంటకు మాత్రమే ప్రత్యేకంగా మేము వాడుతాం మందులు కూడా అంటే కల్తీ లేని మందులు వాడి మంచి ఆహారం తయారు చేయడానికి పంటలను నాణ్యంగా పెంచడానికి మెరుగుపరచడానికి మేము చాలా మెలుకువగా మేము పని చేస్తా ఉంటాము దగ్గర్ ఉండి నేనే మా పంటలు ప్రతీది నేను చూసుకుంటు ఉంటాను తోటలు పూల మొక్కల విషయంలో తోటలు విషయంలో పంటల విషయంలో ప్రతీది సరే మెలుకువగా చూసుకుంటు జాగ్రత్త పరుస్తు ఉంటాను